నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగం ఒకటి ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు లభించుకపోవడం నిరుద్యోగ స్థాయిలో పెరుగుదల మరియు మారుతున్న మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాల లోపం వంటి సమస్యలు యువతను కుంగతిస్తున్నాయి అయితే సరైన దేశంలో ప్రయత్నిస్తే కొత్త అవకాశాలు అందించుకో అందింపచుకోవచ్చు నిరుద్యోగం ప్రధాన కారణాలు విద్యా వ్యవస్థలో ప్రాక్టికల్ స్కిల్స్ లోపం మన విద్య విధానం ఎక్కువగా థయరీపై దృష్టి పెట్టి మార్కెట్ అవసరాలకు తగిన ప్రాక్టికల్ స్కిల్స్ను అందించపోవడం వెనకబడుతుంది పెరుగుతున్న పోటీ విద్యార్థులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు సాంకేతిక మార్పులు పాత పద్ధతులు కంటే ఆటోమేషన్ ఏఐ రోబోటిక్స్ వలన పలు ఉద్యోగాలు మాయమవుతున్నాయి స్వంత వ్యాపారాలకు ప్రోత్సాహం తక్కువ చాలామంది యువత ఉద్యోగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు పరిశ్ర పరిశ్రమ విద్య వ్యవస్థ మధ్య సంబంధం తగ్గిపోవడం కంపెనీలు కోరే నైపుణ్యాలు మరియు విద్య విద్యార్థులు నేర్చుకునే విషయం మధ్య గల వ్యవస్థ తదుపరి అన్వేషించాల్సిన ఉద్యోగం క్యాటగిరీలు టెక్నాలజీ మరియు ఐటి ఆరోగ్య సంరక్షణ మరియు బయోటెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ మరియు క్రియేటివ్ ఫీల్డ్స్